నేను ప్రపంచంలో ఎక్కడికి అయిన వెళ్ళాలి అనుకుంటే భద్రాచలం వెళ్తాను అది కూడా మా ఆంధ్రప్రదేశ్లోనే ఉంది ఎందుకు భద్రాచలం అంటే నాకు భద్రాచలం అనేది చాలా ఇష్టం ఎందుకు అంటే లాస్ ముందు అమ్మ ఫ్యామిలీతో వెళ్ళాము కుటుంబం పరంగా వెళ్ళాము అక్కడ శ్రీరామనవమి అనే ఉత్సవం అనేది భద్రాచలంలో చాలా బాగా సందర్శిస్తారు సీతారాముల వారి కళ్యాణం కూడా జరుపుతారు చేస్తా చాలా బాగా అంగరంగ వైభవంగా చేస్తారు అలాగే అక్కడికి వెళ్ళిన తర్వాత రాములవారి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత సీతారాములు వారు ఉండే ప్రదేశం ఆ స్థలం సీతమ్మవారు చీరను ఆరేసుకున్న స్థలం కానీ ఆవిడకు పెట్టుకునే కుంకుమ కూడా రాళ్ళు కుంకుమ రాళ్ళు తీసుకునేవి కానీ రావణాసురుడు సీతమ్మవారిని తీసుకు వెళ్ళిన స్థలము కానీ అక్కడ వివిధ రకాలుగా ఉంటాయి మనం అన్నీ కూడా సందర్శించవచ్చు దేశంలో ఎక్కడికి వెళ్ళాలని అనుకున్నా ఇక్కడికే ఎందుకు వెళ్ళాలి ఇక్కడికే ఎందుకు చెయ్యాలి అనేది చాలామందికి ఉంటుంది కానీ నాకైతే నేను అన్ని దేశాల్లో ఎక్కడ ఉన్నా కూడా నేను భద్రాచలం ఒక్కటే నాకు వెళ్ళాలని అనిపిస్తుంది ఎందుకంటే అక్కడ అన్నీ చూడవచ్చు గోదావరి ఉంటుంది ఆ టెంపుల్ దర్శనం ఉంటుంది మొత్తం అంతా లొకేషన్ అంతా అక్కడ మొత్తం బాగుంటుంది మీ శీతాకాలంలో వెళ్ళారు అంటే మీకు పొద్దుపొద్దున్నే వచ్చే ఆ పై పైన వచ్చే మంచు కాని అంతా బాగుంటుంది సీతమ్మ వారి అలంకరణలు బాగా చేస్తారు అలాగే జింక తోడేలు ఇవన్నీ కూడా ఉంటాయి సో నాకు అందుకు భద్రాచలం అంటే ఇష్టం వెళ్తాను